సార్నాగబూషణం గారా సార్ మాట్లాడేది సార్ నా పేరు లక్ష్మి సార్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తున్నాను మీరు ఒక పార్సిల్ ఆర్డర్ చేసున్నారు సార్ ఒకసారి నేను నెంబర్ చెప్తాను మీదో కాదో కరెక్ట్ చేసుకోండీ సార్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్ ఇది మీదేనా సార్ ఓకే సార్ ఇంకొక ఫైవ్ మినెట్స్లో మీకు పార్సిల్ అనేది రీచ్ అవుతుంది సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీకు ఇంకేమైనా ఈ మా సర్వీస్ నుంచి ఏదన్నా డౌట్స్ ఉంటే మా కస్టమర్ కేర్ని సంప్రదించండి సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్